వంటింటికి వాడే సామాన్లు చాలా ప్రత్యేకమైనవి వాటికి రోజు మనం తినే తిండి ఆహారం అనేది దాని మీదే మూలబడి ఉంటుంది దానివల్ల మనకి ఆరోగ్యం ఎలా ఉంటుంది ఎలా ఒక ఉండాలి అనేది తెలుస్తుంది రోజు తినే ఆహారం అనే అనేది ఉండే ప్రా ఉండే పాత్రలు ఎలా శుభ్రంగా ఉంచుకుంటే మన ఆహారం మన ఆరోగ్యం ఎలా ఉంటుంది మన ఆహారం ఎలా తయారవుతుంది అనేది తెలుస్తుంది ఇంకా ఇప్పట్లో అందరూ గ్యాస్ స్టవ్ల మీద లేదా కరెంటుకు సంబంధించిన వాటి మీద ఆహారాన్ని వండుతారు కానీ అప్పట్లో కట్టల పొయ్యి పెట్టి దాని మీద ఆ మట్టితో తయారు చేసిన ప్రా పాత్రలను వాడేవారు కానీ ఇప్పుడు వాడే పాత్రలు గిన్నెలు అనేటివి స్టీల్ లేదా నాన్ స్టిక్ అనే కొత్త కొత్త పేరులతో వస్తున్నాయి వీటి వల్ల ఆరోగ్యానికి నష్టం కూడా కలుగుతుంది కానీ అప్పట్లో వాడే పాత్రలు మట్టితో చేసినవి లేదా ఆవు పెంటతో చేసినవి కనుక వాటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలగదు ఇంకా మనం వండే గిన్నెలు లేదా పాత్రలు వాటిని రోజు రోజువారి శుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే వాటిలో వచ్చే పురుగులు క్రీడ కార్యలు లేకపోతే బ్యాక్టీరియా అనేటివి పెరుగుతాయి వాటి వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది అప్పట్లో మట్టితో తయారు చేసిన పాత్రలు కనుక అవి కట్టెల పొయ్యి మీద ఉండడం వల్ల వాటి రుచి వేరే ఉంటుంది వాటి రుచి ఎంతో ఎంతో మంచిగా ఉంటుంది ఇంకా ఇప్పుడు వండే వాటిలో ఎక్కువగా అన్ని కెమికల్స్తో తయారు చేయడం వల్ల ఇప్పటి ఆహారానికి అంత రుచి ఉండటం లేదు ఇంకా పాత్రలు వాడేటివి ఏమిటంటే ఏమిటంటే అన్నం వండడానికి ఇంకా ఏదైనా వేపుడు చేసుకోవడానికి కూరలు వండడానికి పోసేయడానికి చారులోకి పప్పులోకి అన్ని అన్ని వేరే వేరేవిగా యూజ్ చేస్తారు పాత్రలు కానీ అప్పట్లో అన్నానికి ఒకటి కూరకి ఒకటి రెండు మట్టి పాత్రలు మాత్రమే యూజ్ చేసేవారు వాడేవారు ఇప్పటిలో ప్లాస్టిక్ని కూడా చాలా వంటల్లో వాడుతున్నారు చెంచాలు ప్లాస్టిక్ చెంచాలు లేదా ఇంకా ప్లాస్టిక్ హుండీలు ప్లాస్టిక్ రాడ్లు అలాంటివి వాడుతున్నారు కానీ అప్పట్లో మట్టితో చేసినవి లేదా చెక్కతో చేసినవి మాత్రమే వాడేవారు చెంచాలుగా ఇంకా అప్పట్లో చేసే వంటలకు రుచి ఇప్పట్లో చేసే వంటలకు రుచి చాలా తేడా ఉంటుంది ఆరోగ్యమని ఆరోగ్య విషయానికొస్తే మాత్రం వంటల్లో అప్పుడు చేసే వంటల్లో ఆరోగ్యం అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని చేసేవారు కానీ ఇప్పట్లో అలా కాదు

తినేవా తినేవారు వారి పంటల్లో వారి పొలాల్లో పండిన వాటిని మాత్రమే తినేవారు లేదా మంచి ఆరో ఆరోగ్యకరమైన వంటలు తినేవారు కానీ ఇప్పుడు అలా కాదు ఏం బయట తెచ్చుకోవడము ఏమైనా ఫోన్లో నుంచి తెప్పించుకోవడము బయట తినడము ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి ఇంకా ఆరోగ్యానికి ఎంతో అవసరం లేని నూనెని కూడా ఎక్కువగా వాడుతున్నారు కానీ అప్పట్లో నూనెను వాడేవారు కాదు ఎక్కువగా ఏమైనా ఆరోగ్యాన్ని సలువ చేసే వస్తువులతో వండేవారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు కానీ ఇప్పటిలో అలా కాదు ఇంకా అప్పటికి ఇప్పటికి వాడే వస్తువులు కూడా చాలా భిన్నంగా ఉంటాయి అప్పట్లో మట్టి కుండలు వాడేవారు కానీ ఇప్పట్లో నాన్ స్టిక్ నాన్ స్టిక్ పాన్స్ అనేసి ప్లాస్టిక్ వాటితో వచ్చే వాటిని ఎక్కువగా వాడుతున్నారు వాటిలో ఉండే రుచి ఎక్కువగా ఆనందిస్తున్నారు కానీ దానివల్ల వచ్చే పరిణామాలు తెలియలేక పోతున్నాయి